నేను కొన్ని ఆన్లైన్లో నాకు ఇష్టమైన దుస్తుల్ని ఆర్డర్ చేశానండి బాగా నచ్చి కానీ అది పర్చేజ్ చేయ చేయలేకపోయాను కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కానీ అది ఎలా క్యాన్సిల్ చేయాలా నాకు అంతగా తోచలేదండి అందుకోసమే నేను క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాను అది ఎలా చేయాలో మీరు నాకు సహాయం చేస్తే బాగుంటుంది నా ఐడి వచ్చేసి త్రీ ఫోర్ టూ వన్ ఫైవ్ సిక్స్